గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి మీకు ఏమి కావాలి మీకు ఏ టైప్ ఆఫ్ డ్రస్సెస్ కావాలండి ప్లాజోస్ టైప్స్ అంటే ప్లాజోస్లో టైప్స్ ఉన్నాయి కదండి అంటే బనియన్ క్లాత్స్ అని డైలివేర్కి అని లేదంటే పార్టీ వేర్కి వేసుకు వెళ్ళేవి అని లేదంటే కాటన్ క్లాత్స్ కాటన్ క్లాత్స్ కావాలండి ఓకే మేడం ఒక ఫైవ్ మినిట్స్ ఉండండి తీసుకు వస్తాను లోపలికి వెళ్ళి

వేరే మోడల్ అంటే కొంచెం పార్టీవేర్ అట్లా ఉండి కాటన్ వచ్చి దానిపై కొంచెం నెట్లాగా వస్తుంది అండి ఓకే మేడం తీసుకు వస్తాను చూడండి మేడం ఇవి ఈ టైప్లో మీకు కలర్స్ కూడా ఉంటాయండి కాస్ట్ అండి సింగల్ పీస్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అండి టూ పీసెస్ తీసుకుంటే డిస్కౌంట్ పోను ఎయిట్ హండ్రెడ్కి వస్తాయి మేడం తగ్గదు మేడం డిస్కౌంట్ పోయే ఎయిట్ హండ్రెడ్ మేడం టూ పీసెస్ తగ్గించేలాగా మాట్లాడండి తీసుకుని తగ్గించమంటే మేము ఎలా తగ్గిస్తాను మేడం ఓకే మేడం ఇది చూడండి ఒక టూ మినిట్స్ ఉండండి తీసుకు వస్తాను ఓకే మేడం ఇది చూడండి ఇందులో కలర్స్ అంటే బ్లాక్ నేవీబ్లూ రెడ్ ఉన్నాయి మేడం ఓకే మేడం ఇదిగోండి మేడమ్ చూడండి ఓకే మేడం కౌంటర్లోకి పంపిస్తాము వెళ్ళి తీసుకోండి మేడం